మనము ఇంట్లో చదవటం కంటే స్కూల్కు వెళ్ళటమే మేలని నా అభిప్రాయం ఎందుకంటే మనం చదివినప్పుడు మనకి ఇంట్లో ఉంటే ఏమన్నా డౌట్స్ వస్తే మనం ఎవరిని అడగలేం మన తల్లిదండ్రులు మా మన మా అక్కలు చెల్లెళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు ఒకవేళ ఉన్నా కాని వానికి ఆ ఆన్సర్ తెలియకపోవచ్చు దీనికంటే మనం స్కూల్కి వెళ్తే మనకు చదివి డౌట్ ఏమైనా వస్తే మనకి టీచర్స్ ఆ డౌట్ని క్లియర్ చేస్తారు స్కూల్కు వెళ్ళటం వల్ల డిసిప్లయిన్ వస్తుంది మనము పిల్లలతో కలిసి చదవటం వలన మనకి తెలియనిది మన తోటి స్నేహితులని అడిగి తెలుసుకోవచ్చు